ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్య సేవలు పేద ప్రజలు బాగా యూజ్ చేసుకుంటున్నారు దాని నాణ్యత ఎలా ఉన్నా డబ్బుళ్ళేని వాళ్ళు కనీసం దాన్ని అట్లీస్ట్ యూస్ చేసుకుంటున్నారు కొంతమందైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొస్తే కొంతమంది భయపడతారు హా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఎందుకంటే ట్రీట్మెంట్ సరిగా ఉండదు అక్కడ వాళ్ళు నెగ్లెట్గా చూసుకుంటారు అనేసి అదే ప్రైవేట్ వాళ్ళకి కొంచెం డబ్బు ఎక్కువైనా ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తారు మా వరకు వస్తే మేము ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాము ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ అంతగా ఉండవు అంత ఎక్విప్మెంట్ ఉండదు అని మా ఫీలింగ్ కానీ పోర్ పీపుల్ వాళ్ళయితే వాళ్ళకి వాళ్ళంత డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి ఆరోగ్యశ్రీ యూస్ చేసుకుంటారు దానివల్ల యూజుంది నాణ్యత వరకూ ఎంత మాత్రము ఉందో ఉందైతే నాకైడియా లేదు కానీ అట్లీస్ట్ పేద ప్రజలకు యూస్ అవుతుంది కదండీ నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్టాఫ్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఈవెన్ నైట్లో కూడా ట్వెంటీ ఫోర్ బై సెవన్ కేర్ తీసుకుంటారు అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంత కేర్ తీసుకోని అంత ట్రీట్మెంట్ ఉండదు